అవునండి చెప్పండి ప్రస్తుతానికేమి రాలేదండి ఆదివారంలోగా వస్తాయి అది ఒక పుస్తకముందండి తెలుగులో ఉంది మీక్కావాలంటే మీక్కావాలంటే ఉంది సరే అండి చిన్నపిల్లలకి కూడా ఉన్నాయండి సరే అండి చెప్పండి రచయిత కాదండి

సరే అండి

ప్రస్తుతానికయితే లేదండి మీరు చెప్పారు కాబట్టి నేను తెప్పిస్తాను ఒక వారం రోజుల్లో నేను చెప్ ఫోన్ చేస్తాను ఓకే

అవునండి సరేనండి ఈ రెండు కూడా అవీ అవునా అండి సరేనండి ఈసారి మంచి పుస్తకాలు చూపిస్తాంఉ సరేనండి రాశానండి ఇంకొక రెండు రోజుల్లో పుస్తకాలొస్తాయి సరేనండి సరేనండి అలాగేనండి